ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారు ఇప్పటికీ కూడా హిందూ సాంప్రదాయ సంస్కృతులను పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా సాంస్కృతిక సాంప్రదాయాలు పండుగలు పెళ్ళి విధానం అప్పగింతలు చండీ హోమం వంటి యాగాలు చేయటం కాని అదే విధంగా అంగప్రదక్షిణలు గుడి చుట్టూ చేయటం కాని ఇలా పలురకాల సాంప్రదాయాలు పద్ధతులను కూడా తెలుగువారు ఎక్కువుగా పాటిస్తూ ఉంటారు మనకు సుదీర్ఘకాలంగా హోమాలు అనేవి చరిత్రగా చెప్పుకోదగినవి చండీ హోమం వంటి పెద్ద పెద్ద హోమాలను ఇప్పటికి కూడా సాంప్రదాయబద్ధకంగానే చేస్తున్నారు అదే విధంగా మనకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆడపిల్లను అప్పగింతలు ఇవ్వటం వంటి సాంప్రదాయక సాంస్కృతిక పనులను ఇప్పటికీ కూడా అలానే పాటిస్తున్నారు అలాంటి పద్ధతులను ఇప్పటికీ కూడా పాటించటం అనేది తెలుగువారిగా నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను